నేను లాక్డౌన్ సమయంలో చేపలకూర చికెను గుడ్ల గుడ్లు మరియూ వంకాయ బంగాళాదుంప కూర మరియూ మునక్కాయ కూర వంకాయ కూర టమాటా కూర వండడానికి ప్రయత్నించాను